పర్యాటకులు తెలుసుకునేలా భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఆటలు ఉన్నాయి ఉదాహరణకు మన ఆంధ్ర రాష్ట్రంలో కబడ్డీ పంజాబులోని కుస్తీ మహారాష్ట్రలోని లెజిం తమిళనాడులో అయితే మరి జల్లికట్టు అస్సాంలో దూప్కేల్ వంటి చాలా క్రీడలు ఉన్నాయి తెలంగాణలో వాలీబాల్ ఖోఖో వంటి ఆటలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి అయితే మన భారతదేశంలో క్రీడల్లో చాలా ముందంజలో ఉంటుంది ఎక్కువగా క్రీడలు ఆడటానికి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా అందరూ క్రికెట్ అటను ఎక్కువగానే అడుతూ ఉంటారు దీని వలన వాళ్ళు మానసికంగా ఫిజికల్గా ఆరోగ్యంగా ఉంటారు